నేను సప్తగిరి షాప్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీరలు వాడు బయట ఆఫర్ పెట్టాడు అన్నమాట శ్రావణమాసం అని చెప్పి శారీస్ ఆఫర్ పెట్టాడు ఇది వరకు అవి వెయ్యి రూపాయలు అలా ఉండేవి ఇప్పుడు అవి ఐదు వందలకి అని ఆఫర్ పెట్టారు పట్టు చీరలాగా ఉన్నాయి అని అవి నేను నాలుగైదు చీరలు తీసుకున్నాను ఆ చీరలు చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి కలర్ బోర్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్నమాట ఆ చీరలు తీసుకుని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు చూశారు ఆ చీరలు చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నావు అని అడిగారు ఇలా సప్తగిరి షాప్లో ఆఫర్ పెట్టాడు వెళ్ళాను వెళ్ళి తీసుకున్నాను అని చెప్పాను ఎంత అని అడిగారు ఐదువందల ఆ రూపాయలు చీరలు అవి ఇది వరకు వెయ్యి రూపాయలు ఉండేవి ఇప్పుడు ఐదువందలు అని చెప్పాను అలాగే మా పక్కవాళ్ళు కూడా తెచ్చిపెట్టమన్నారు ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఇప్పుడే వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేను అని చెప్పాను చీర అది ఏదైనా శుభకార్యములకి గట్టా వెళ్ళడానికి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటాము కదా ఇంట్లో శుభకార్యక్రమాలు పుట్టిన రోజులు అని లేకపోతే ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి మనకి రేటు కూడా చాలా తక్కువ ధరలో వాళ్ళు పెట్టారు దానివల్ల చాలామంది కూడా కొనుక్కుంటున్నారు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువమంది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా శ్రావణమాసంలో సంక్రాంతికి కూడా వాళ్ళు ఆఫర్లు పెడతారు అన్నమాట దానివల్ల ఎక్కువమంది వెళతారు అక్కడికి శారీస్ అవి కూడా ఎక్కువ తీసుకుంటారు